నమస్కారమండీ నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నాను అండి వాటి గురించి వివరించి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టిచూదాం అనుకుంటున్నానండి మీ కుటుంబములో ఎంతమంది ఉంటారు ఏమి లేదండీ ఈ పాలసీ మీ పిల్లలకి కూడా వర్తిస్తాయి ఇప్పటి నుండి మీకు వారు కోసం డబ్బులు జమ చేయవచ్చు ఎవరు పెద్దవారు అయినప్పటికీ వారి పిల్లల కోసము లేదా పెద్ద చదువులు చదవడానికి మీ పిల్లలకు ఉపయోగపడతాయి మీ పిల్లల పేరుతో పాలసీ అంటే పది పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాల లాంగ్ టర్మ్ పాలసీలు ఉన్నాయండి లేదండీ అందులో మనం కట్టేది పదిహేడు సంవత్సరాల వరకూ కడతాము తరువాత కట్టవలసిన అవసరం లేదు కంపనీయే తీసుకుంటుంది అంతే సమయము పడుతుందండీ మూడు నెలలు వ్యవధిలో ఇస్తారు సంవత్సరానికీ మీరు కట్టేదానికీ మూడు సంవత్సరాల వడ్డీని ఇస్తుంది సరేనండీ నా నంబరు తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు ఉంటానండి